వినియోగదారులు స్థిరమైన నైతికమైన కోళ్ళ పెంపక విధనాలకు మేము ఏవిధంగా సహాయపడగలరు ఈ న్యాణ్యమైన కోళ్ళు అం ఈ పల్లెటూళ్ళలో ఈ నాటు కోళ్ళను పెంచుతారు వాటికి వాటికి జొన్నలు ఇట్లా వడ్లు వేసి పె పెంచుతారు వాటిని ఎట్లా అంటే ఈ గంపల కింద గమ్మి సాయంత్రమేలకు నాలుగు ఐదింటికల్లా పొద్దుగాల వదిలి పెడతారు బయటకి ఆహరం తినడానికి అవి తవ్వుకుంట తవ్వుకుంట పురుగులు ఆ పొట్టుకూడా తినేసి మళ్ళీ సాయంత్రం ఐదింటికల్లా ఇంటికి వస్తే ఆ కోళ్ళను గంపల కింద గూళ్ళలో కమ్మేసి అట్లా పెంపుకొని వీటినీ స్థిరంగా అమ్ముకుంటారు వాట్నీ బాగా పెంపుదల చేసి వాటికి వాటరు మనీ మనీ అమ్మే అమ్మేసరికి వాళ్ళకాదాయం తెచ్చుకొని వాటికి ఎగ్స్ అవొట్ ఇవొట్టుంటాయి వాటినీ కూడా అమ్మేసి అవి కూడా పొదుపు చేసుకుంటారు డబ్బులను పల్లెటూళ్ళలో అయితే ఈ విధంగా పెంచుతారు ఇక ఇప్పటి ఇప్పుడు బయట చిన్న చిన్న షాప్లలో ఈ కోళ్ళ షాప్లలోనైతే ఇవి బయట వేరే దూర ప్రదేశంలో ఈ కోళ్ళ ఫారమ్ అనేది నిర్ణయించుకొని అక్కడ పెంపుదల కోసం కోళ్ళ ఫారమ్ పెట్టి వాటికి వాళ్ళే అన్ని చూసుకొని అవి ఈ పెంపకం కోసం ఫుడ్ పెట్టుకుంటూ సాయంత్రం పొద్దుగాల వాటర్ మార్చుకుంటూ ఫుడ్ సాయంత్రము ఫుడ్ పొద్దుగాల ఒక ఫుడ్డు పెట్టి వాటిని పెంపుదల చేసుకొని ఇట్లా ఎగ్స్ వస్తే వాటిని కూడా పా అమ్ముకొని మనీ డబ్బులు చేసుకుంటారు ఈ అవి కోళ్ళ ఫారంల అమ్మినవి బయట చిన్న చిన్న షావులలో షాప్లల్లో వేసి అట్లా పెంపుకొని వీటినీ డబ్బులు చేసుకొని చాలా కోళ్ళను అట్లా పెంపుకొ పెంచుకొని వాటి ఫుడ్ మార్చుకుంటా జొన్న పిండి జొన్నలు ఇట్లా అన్ని రకాల ఫుడ్డు పెట్టి వాటి పెంపుదల కోసం ఎదుగుదల కోసం అన్ని చేస్తూ వాటిని చూసుకుంటూ మనీ చేసుకుంటారు ప్రభుత్వ పథకాల నుండి ఏ సహాయం వాళ్ళకు అందదు వాళ్ళే ఏ ఫుడ్డు పెట్టట్లేం మేము ఏ ఫుడ్డు పెట్టాలనో పెట్టుకొని వాటిని పెంపుకొ పెంచుకొని ఆదాయం తీసుకొని ఈ డబ్బులు అవి అమ్ముకుంటూ ఇట్లా ఆదాయం చేసుకుంటూ ఉంటాం